అవును నాకు కొన్ని పాత్రలు చాలా ఇష్టమైనవి ఉదాహరణకు మహాభారతంలోని కృష్ణుడు పాత్ర నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆయన ధర్మాన్ని సమర్థంగా నడిపించటంలో కీలక పాత్ర పోషించారు ఆయన మాటలు జీవితం గురించి గొప్ప సందేశాలను అందిస్తాయి ఈ పాత్రల ద్వారా నేను నేర్చుకున్న విషయాలు కృష్ణుడు ద్వారా జీవితంలో సమూల్యత ఎలా ఉండాలో ధర్మాన్ని ఎలా పాటించాలో నేర్చుకున్నాను ఈ పుస్తకంలో ఈ పాత్రకు సంబంధించిన ఏదైనా తమాషా సంఘటన వివరించగలరా అని అడిగారు కదా నాకు మహాభారతంలో కృష్ణుడు తన చతురత తెలివితేతలతో ఎన్నో సరదా ఘటనలను సృష్టించాడు వాటిలో ముఖ్యమైనది దుర్యోదనుడికి మాయచేసి తైలబాండంలో పడేయడం ఒకసారి దుర్యోదనడు తన మహత్తును చూపించుకోవాలనే ఉద్దేశంతో కృష్ణుడిని తన మా మాయా మహలకు ఆహ్వానించాడు ఆ మహలులో నీరు ఉన్నచోట పొడిగా కనిపించేది పొడిగా ఉన్నచోట నీరు ఉన్నట్లు కనిపించేది కృష్ణుడు అన్నీ తెలుసుకొని జాగ్రత్తగా నడిచారు కానీ దుర్యోదనడు తన అహంకారంతో నడుస్తూ టైలబాండంలో కూలిపోవడం చాలా సరదాగా ఉంటుంది అదే సమయంలో ద్రౌపది ఈ సంఘటనను చూసి కన్నులు తెరిచి నడవాలి రాజా అంటూ సరదాగా వ్యాఖ్యాన్న అంతంచచింది ఇది దుర్యరోదనడికి చాలా అవమానకరమైన సఘనటనగా సంఘటనగా మారిపోయింది